మనం ఈ భూమి మీద జీవిస్తు ఉన్నామండి మన గ్రహంతో భూగ్రహంతో పాటు చాలా గ్రహాలైతే ఉన్నాయి ప్రాముఖ్యంగా ఈ విశ్వంలో చాలామంది నాకు తెలియని పుస్తకాల్లో కటా నేను చదివాను ఏలియన్స్ అయితే ఉంటారు ఇతర గ్రహాల్లో అని అది ఎంతవరకు నిజమో అబద్ధమైతే నాకైతే తెలీదు కానీ ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా మంది మన భూగ్రహం మీద జీవిస్తున్న వాళ్ళే చంద్రగ్రహణం మీదకు వెళ్ళి అక్కడ స్థలాలు కటా ఏర్పరచుకుని అక్కడ ఇల్లులు కట్టాలని ఒక ఆలోచన అయితే కలిగి ఉన్నారు ఎందుకంటే ఎప్పటికైనా ఈ భూమి అంతం అయిపోతుంది ఎప్పటికైనా మనం వేరే గ్రహంలోకి వెళ్ళి అక్కడ మనం స్థావరం ఉండాలని ఇప్పటి నించే చాలా మంది అనుకుంటూ చాలామంది వ్యాపారవేత్తలు కానీ డబ్బున్న వాళ్ళు కానీ ఇప్పటికే ధనవంతులు ధనికులు అక్కటికి వెళ్ళి తమకు కావలసిన స్థలాలు కట ఏర్పరచుకొని అక్కడ ఇల్లులు కట్టుకోవడాలు ఒక ప్లానింగ్లో అయితే ఉన్నారు చాలామంది గ్రహాల పైన జీవిస్తున్నారని నేనైతే విన్నాను మన మనుషులు కూడా అలా ఇతర గ్రహాలు వలె వెళ్ళి అక్కడ జీవించాలని అనుకుంటు ఉన్నారు